హలో చెప్పండి ఎవరు అవునండి చెప్పండి అవును అన్న

ఇప్పుడు అసలుకి పనిచేస్తలేదా అన్న ఆ మొబైల్ ఏది ఏ మొబైల్ అన్న మోడల్ ఏంది కంపెనీ అవునా అన్న ఓకే ఓకే మీరు ఎక్కడ ఉంటారు అన్న ఓకే ఓకే మా షాప్ తెలుసా మీకు

రెడ్మీ అంటున్నావు కాదన్నా అవుతుందన్న దగ్గర దగ్గర రెండు మూడు వేలు అవుతుంది ఈజీగా చూడాలి అన్న వచ్చి ఫోన్ తెచ్చిన తరువాత చేస్తే దాన్ని బట్టి నేను చూస్తాను ప్రాబ్లమ్ ఏంటి ఎంత డామేజ్ అయింది దాని బట్టి చెప్తాను అన్న కాస్టు మీకు జస్ట్ అందాజ చెప్తున్నాను అంతే రెండు వేలు మూడు వేలు అని చెప్పేసి

మార్నింగా మార్నింగ్ మన షాపు నైన్ ఓ క్లోక్కి స్టార్ట్ అవుతుందన్న నైటు తొమ్మిది వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఆ టైంలో అవునా చూడాలి మరి మొత్తం అంటే కొద్దిగా పెద్ద ఇష్యూ అయి ఉండవచ్చు చూద్దాము అన్న అవుతుంది మ్యాక్జిమం అయితే చెప్పలేము అన్న నువ్వు అట్లా నువ్వు అట్లా అడిగితే చెప్పలేను ఒకసారి వచ్చి తీసుకొస్తే నేను దాన్ని దాన్ని చూసి చెప్తాను రండన్న మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంకా రాత్రి పది తొమ్మిది గంటల వరకు రావచ్చు ఎప్పుడైనా రండి అన్న మీరు ఫస్టు ఇక్కడకి వస్తే షాపు కాడనే మాట్లాడుకుందాము ఎందుకు ఫోన్లోనే అన్నీ రండి రండి టైం చూసుకొని రండి సరే సరే